మా పెళ్ళిలలో జానపద గేయాలు డిజే సాంగ్సు శ్రీకాకుళం జానపదాలు ఫోక్ సాంగ్లు ఎక్కువగా పాటలు వేస్తారు ఈ ఫోక్ సాంగ్ లకి అందరం కూడా మేము డ్యాన్సులు వేస్తాము అంతేకాకుండా చిన్నాపెద్ద కుటుంబ సభ్యులమంతా కూడా తేడా లేకుండా కలిసి అందరం డ్యాన్స్ చేస్తూ ఉంటాము అదేవిధంగా అందరం కలిసి పెళ్ళిలో ఫొటోస్ దిగి భోజనాలు చేసి అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటాము పెళ్ళైన తర్వాత అందరం కలిసి వాళ్ళని ఆశీర్వదించి మేము పెళ్ళి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళి పోతాము ఈ విధంగా అందరు కూడా సరదాగా సంతోషంగా గడుపుతాము